నేను కుట్లు అల్లేటప్పుడు రంగులను చీర యొక్క రంగుల్ను బట్టి ఎంచుకుంటాను చీరలో ఎన్ని రంగులు ఉన్నాయి చూసుకుని వాటిని చీర కొంగులో ఉండే దారపు పోగుల్ను తీసుకుని వాటిని రంగుల పైనట్లు ఇవి మ్యాచ్ అవుతున్నాయా చూసుకుని వాటిని తీసుకుంటాను ఇవే చిట్కాలు దీనిలో మనం ఒక్కొక్కసారి రంగులన్నీ కలిసి వస్తూ ఉంటాయి వాటిలో దారం పోగు తీసుకోవడం వల్ల ఆ రంగు ఏది ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది